విజయనగరంలో చాలా ప్రసిద్ధి చెందిన చారిత్రాతక స్థలాలు చాలా ఉన్నాయి వాటిలో ఆంధ్ర కోట బొబ్బిలి కోట దేవుపల్లి కోట విజయనగరం కోట ఇలా చెప్పుకుంటే చాలానే కోటలు ఉన్నాయి వాటిలో ప్రవేశానికి ఎటువంటి రుసుము ఉండదు అంతే కాకుండా విజయనగరంలో కాలీ సమయాల్లో జనం తరచూ ఎక్కువగా వెళ్ళే ప్రదేశాలు అంటే కోట వెనక ఉండే భాగం విజయనగరం పెద్ద చెరువు గట్టు అలాగే జామి ఎల్లారమ్మ ఆలయం ఇలా చాలా ప్రదేశాలను జనాలు తరచుగా సందర్శిస్తూ ఉంటారు అదేవిధంగా కొట్టియాడ తీర్ధం అనే ప్రదేశాన్ని కూడా జనాలు ఎక్కువగా చూస్తూ ఉంటారు నెల్లి మరల్లో పూడమ్మ తల్లి అనే ఆలయాన్ని జనాలు ప్రతీ మంగళవారం ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు ఓకే సార్ థాంక్యూ సార్